పల్లెటూరి వారి జీవితాలు ఆటలు ఎలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అంటే అండి చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ కదా మా పల్లెటూర్లో పెరిగిన వాళ్ళు పొద్దున్నే లేవడం ఏమైనా ఇంట్లో ఏమైనా ఉంటే తినేయడం చల్ల అన్నం తినేయడం ఇంకా పల్లెటూర్లో అందరూ కలిపి అక్కడ ఉన్న ఏదో ఒక కాలీ స్థలంలోకి వెళ్ళి ఆడుకోవడం ఇలాంటివి చేసేవారు అండి ఈ పల్లెటూరులో మేము చిన్నప్పుడు ఆడుకునే ఆటలు ఏమిటంటే కబడ్డీ అని కో కో అని దొంగ పోలీస్ అని ఇలాంటి ఆటలు మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళము అండి ఈ ఆటల ద్వారా ఏంటంటే మొత్తం శరీరానికి మొత్తం వ్యాయామం జరిగేది అండి మేము చిన్న చిన్న రోగాలు జలుబు లేకపోతే ఈ వైరల్ ఫీవర్ ఇలాంటివి ఏమిటంటే వీట్లని తట్టుకునే శక్తి కూడా బాడీకి ఉండేది అండి ఎందుకంటే ఏదైనా గబుక్కని ఎక్కడినుంచి కింద పడిపోయినా సరే ఎటువంటి గట్టిగ దెబ్బలు తగలకుండా ఏంటంటే శరీరం కూడా అనగతొక్కుకున్న శక్తి శరీరానికి ఉండేది అండి వ్యాయామం చేయ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ గంటలు పని చేయగలిగారు అండి పొలంలో ఉన్న రైతులు చూడండి వాళ్ళ పొద్దున నుంచి సాయంత్రం వరకు అలా పని చేస్తూనే ఉంటారు వాళ్ళు కూడా ఏమిటంటే అది ఒక ఒక రకమైన వ్యాయామం లాంటిది అండి ఇలాంటి వ్యాయామాలు చేయడం వల్లనే ఎందుకంటే మన పెద్దలు ఎక్కువ కాలం బ్రతకగలిగారు వాళ్ళకి కూడా త్వరగా వ్యాధులన్నీ అలాంటివి అవన్నీ రాలేదండీ కానీ ఇప్పుడు చూసుకున్నట్లు అయితే పిల్లలు ఆడుకునే ఆటలు అన్ని కంప్యూటర్కి సంబంధించి లేకపోతే ఫో ఫోన్కి సంబంధించిన ఆటలు ఇవే ఆడుకుంటున్నారు అండి దానివల్ల ఏమిటంటే ప్రతి చిన్న దానికి బయటికి వెళ్తే వర్షంలో తడిసి వస్తే జ్వరం వచ్చేయడం లేకపోతే గబుక్కని కింద పడిపోతే ఇలా చెయ్యి విరిగిపోవడం లేపోతే కాళ్ళు విరిగిపోవడం చిన్నచిన్న వ్యాధుల్ని కూడా అణగదొక్కునే శక్తి వాళ్ళలో లేదండి దీనివల్ల వీట్ల అన్నింటికీ కారణం ఏంటండి వాళ్ళు సరిగ్గా బయటికి వెళ్ళి ఆడకపోవడం ఎండలో ఎందుకంటే విటమిన్ డి అనేది ఎండలో నుంచి మాత్రమే మనకి దొరుకుతుంది అండి తిండిలో మనకి ఎంత మనం ఎంత తిండి తిన్న సరే అది సరిపోదు కానీ ఈ విటమిన్ డి అనే విటమిన్ మనకు ఏమిటంటే బాడీకి ఓన్లీ ఎండలో మాత్రమే మనకు దొరుకుతుంది అండి మేము చిన్నప్పుడు అయితే ఎండ ఇంకా వర్షం అలాంటివి ఏమి చూసుకునేవాళ్ళం కాదు ఎటువంటిదైనా సరే వెళ్ళి ఎక్కువ సమయం ఏమి చేసే వాళ్ళమంటే ఖాళీ స్థలం ఆ గ్రౌండ్లోనే గడిపేవాళ్ళం అందరం ఒక దగ్గరికి చేరి మరి ఈ ఆటల వల్ల శరీర వ్యాయామం ఒకటే కాదండి ఎందుకంటే మిగతా వాళ్ళతో పరి పరిచయాలు కూడా ఎక్కువ ఏర్పడి ప్రతి ఒక్కరు అన్న అన్న తమ్ముడు ఇలా గౌరవంగా పిలుచుకుంటూ ప్రతి ఒక్కరు పిలవడం మర్యాదగా కలిపి ఉండేవారండి ఇవన్నీ ఏంటంటే ఇలా పల్లెటూర్లో బతికే వాళ్ళకి ఇవన్నీ ఒక ముఖ్యమైన పాత్ర కింద లెక్క చెప్పుకోవచ్చండి